మా ఊర్లో చిన్న పిల్లలయితే చాలా హెల్దీగానే చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు కానీ హాస్పిటల్లో డాక్టర్లు గానీ నర్సులు కానీ అందరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారంటే ఎప్పటికప్పుడు పిల్లలకి ఏజ్ వచ్చే టైం కి టీకాలేయించడం పచ్చ కామెర్లని మొన్నటి వరకు జాండీస్ ఇలాగా వచ్చేస్తూ ఉండేవి కాని దానికి ముందే వీళ్ళు వ్యాక్సిన్ అదే ఏసేయటం చిన్నపిల్లలకి టీకాలు పెద్దవాళ్ళు కూడా వేసేవారు అలాగే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు మొన్నటి వరకు టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్లు వచ్చేసేవి అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మంచి నియమాలే తీసుకున్నారు డాక్టర్లు కూడా మంచి మంచి అడ్వాంటేజెస్ అన్నీ చెప్పారు ఎలా ఉండాలి పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అనేసి కొంతమందికి విరోచనాలు ఎక్కువైపోయాయి అ జాండీస్ టైంలో కొంతమందికి పాలు తాగే వరకు కాదు చాలా ప్రాబ్లమ్స్ చాలా సమస్యలు అనేవి తల్లిదండ్రులు ఎదుర్కొన్నారు చిన్న పిల్లల కోసం అలానే హాస్పిటల్కి వెళ్ళేసరి ఎప్పుడు ఎవరు ఎందుకిలా అయిందని అంటే కొంతమంది కసురుకొని వదిలేయడం అలాంటిదేమీ జరగలేదు అందరూ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు పిల్లల విషయంలో టీకాలుకానీ ప్రభుత్వం కూడా అలానే చాలా పథకాలు పెట్టింది అంటే ఇప్పుడు ఎలా అంటే చిన్న పిల్లలకి ఏమన్నా జరిగినా సరే ఏమన్నా ఫీవర్ లాంటిది జ్వరాలు కానీ వచ్చితే వాళ్ళ వాళ్ళకి డబ్బు అంటే ఆరోగ్యశ్రీ లాగా కొంచెం అలాంటి పథకాలు కొన్ని ఉన్నాయి చిన్నపిల్లలకి అలానే అప్పుడే పుట్టిన పిల్లలకి అన్నీ కొంచెం ఉచితంగా చేయడము ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కొన్ని ఉచితంగా ఉండాలని గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా కొన్ని ఉచితంగా ఉన్నాయి అలానే చాలా ప్రభుత్వం కూడా చాలా సాయం చేస్తుంది దాంతో పోల్చుకున్న మాకు విజయనగరంలో దొరకాల్సిన సదుపాయాలు అన్ని దొరుకుతున్నాయి అలానే పిల్లలకు టీకాలు కూడా టైంకి అందుతా ఉన్నాయి చాలా ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు ఇప్పుడు